తరచుగా ఏ ఒక్క హక్కులుగా నిర్వహించబడుతుంది ఒక విషయానికి సంబంధించి ఈ నిర్వచనంతో ఉన్న ఇబ్బందులు న్యాయ సిద్ధాంతకర్తలను చాలా కాలంగా వేధిస్తు ఉన్నాయి పాశ్చాతర సమాజాలలో కూడా అదే నిర్వచనం సమస్య ఏర్పడుతుంది ఉదాహరణకు ఆస్తి అనే పదానికి వివిధ అర్ధాలు ఉండవచ్చు కొన్ని సందర్భాలలో ఇది వస్తువులు వస్తువులు లేదా రియల్ ఎస్టేట్కు సమానమైనదిగా ఉపయోగించబడుతుంది ఇది యజమాని హక్కును సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది ఆధునిక రష్యాలో ఆస్తి అనే పదాన్ని ఒక వస్తువు యొక్క యజమాని మరియు ఆ వస్తువుకి సంబంధించి ఇతర వ్యక్తుల మధ్య ఆర్థిక సంబంధాలు అని చాలా ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఆస్తి చట్టం అనేది విషయాలకు సంబంధించి వ్యక్తుల మధ్య మరియు వ్యక్తుల మధ్య న్యాయ సంబంధాల సముదాయంగా అర్థం చేసుకోవచ్చు ఇది వస్తువులు సంబంధించి ఉన్న హక్కులు మరియు విధులు అధికారాలు మరియు హక్కులు లేనివి అధికారాలు మరియు బాధ్యతలు వైకల్యాలు మరియు రోగ నిరోధక శక్తి యొక్క మొత్తం ఇది పాశ్చాత మరియు పాశ్చాతన్యాయ వ్యవస్థలకు వర్తిస్తుంది అన్నీ ఇతర జుడీష్యల్ సంబంధాల నుండి ఆస్తి చట్టాన్ని వేరు చేసేది ఏంటంటే ఆస్తి చట్టం యొక్క జుడీష్యల్ సంబంధాలు విషయాలతో వ్యవహరిస్తాయి